నేను ప్రయాణం చేయడానికి కొన్ని కారణాలేమిటంటే ముందుగా నేను చేసే ఉద్యోగ రీత్యా నేను మా ఇంటి దగ్గర నుండి మా నేను పనిచేసే ఆఫీసు వరకు నేను ప్రయాణంతోనే వెళ్లాలి అది కొంచెము ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది నా మా ఇంటికి మా ఆఫీస్కి కాబట్టి నేను దానికోసం కూడా నేను రోజు ప్రయాణం చేస్తాను అలాగే ఇంకొన్ని కారణాలేమిటంటే నాకు ప్రయాణంలో భాగంగా నేను ఒక్కొక్కసారి వేరే ఆఫీసు కూడా వెళ్లాల్సి వస్తుంది వారు వీరు ఏయో కొన్ని ఒప్పందాలు చేసుకోవడంతో వారీ ఒప్పుకున్న వాటిని డాక్యూమెంట్లని లేకపోతే ఆఫీసు ఫైల్సని ఇలాంటివి తీసుకురావడానికి అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాను ఇంకా నేను అప్పుడప్పుడు ప్రయాణం చేయడానికి కారణలేమిటంటే మా చుట్టాల్లో ఎవరిదైనా వారింట్లో పెళ్ళి కాని లేకపోతే మెచ్చుర్ ఫంక్షన్ కాని అలాగే ఇంకా ఉంటాయి కదండి ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేదా ఏదైనా శుభ సూచకం ఉన్న శుభకార్యం ఏదన్నా జరుగుతుంటే మా చుట్టాలు మాకు ఎవరైన తెలియజేస్తే వారి గురించి తప్పకుండా వారి ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి సమయంలో నేను ఎక్కువగా ప్రయాణం చేయడం జరుగుతుంది ముందుగా మనము ఇంకొకటేమిటంటే నేను ఎక్కువగా ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే నా ఉద్యోగం చెప్పానుకదండి నేను మా ఇంటి నుండి నేను రావులపాలెం వరకు బస్సు ప్రయాణమనేది చేస్తాను ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి నేను పనిచేసే సంస్థ ఆఫీసు ఎక్కడ ఉంటుందంటే రావులపాలెంలో ఉంటుంది అది దాదాపు ఇరవై నించి ఇరవై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది కాబట్టి నేను తరచుగా దానిని బస్సును ఉపయోగించుకొని ఉదయము అలాగే సాయంత్రముకూడా బస్సు ద్వారానే నేను ఇంటికి చేరతాను నేను చెప్తినట్లుగా ఏదైనా చుట్టాలింటికి లేకపోతే ఏదైనా ఫంక్షన్లు మ్యారేజ్లు అలాగే ఏదైనా ఇంటి గృహప్రవేశాలు ఇలాంటి ఉన్నప్పుడు ప్రయాణం చేయడానికి నేను బస్లో వెళ్తాను ఇవి నేను తరచుగా చేసే ప్రయాణాలంటే నేను ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి మాత్రమే ఎక్కువ తరచుగా ప్రయాణం చేస్తూ ఉంటాను